ఎడ్ల పోటీల గురించి నా అభ నా అభిప్రాయం ఏమిటి అంటే ఎడ్ల పోటీలు మన దేశంలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందిన సాంస్కృతిక కార్యక్రమాలు వీటిలో జల్లికట్టు మరియు కంబా ళ వంటి పోటీలు ప్రముఖమైనవి వీటి వెనుక ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మన గ్రామీణ రైతుల జీవన విధానాన్ని వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అలాగే పశువుల పట్ల వారి అనుబంధాన్ని గుర్తించాల్సి ఉంటుంది ఎడ్ల పోటీలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా రైతులు పెంచిన ఎద్దుల బలాన్ని ఆరోగ్యాన్ని పరీక్షించి ఒక మాధ్యమంగా కూడా ఉపయోగపడతాయి ఇవి గ్రామీణ ప్రాంతాల్లోని సంస్కృతి సంప్రదాయం మరియు సామూహిక ఆనందాన్ని ప్రదర్శించే వేడుకలుగా నిర్వహించబడతాయి అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి మీరు ఉద్యమంలో పాల్గొన్నారా నేను ఎడ్ల పోటీల నిర్వహణకు సంబంధించిన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా సాంస్కృతిక విలువలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలకు మద్దతు ఇస్తాను చట్టబద్దమైన పశువుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించే పోటీలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడతాయి ఎడ్ల పోటీలు పశు సంవ సంవర్ధన రంగాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడతాయి రైతులు ఎద్దులను ప్రేమతో పెంచి పోటీలకు సిద్ధం చేయడం ద్వారా వైద్య పద్ధతులు శిక్షణ విధానాలు మరియు పోషణ పద్ధతులు విషయంలో మెరుగుదల చూపుతారు ఈ పోటీలు రైతులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటంతో పాటు పశువుల ఆరోగ్య సంరక్షణకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి ఎందుకు మనం ఎడ్ల పోటీలను జరుపుకోవాలి సాంస్కృతిక వారసత్వం ఎడ్ల పోటీలు మన సాంప్రదాయ జ్ఞానాన్ని వ్యవసాయ సంస్కృతిని ఆచరించడంలో సహాయపడతాయి గ్రామీణ క్రీడలు లుప్తమవ్వకుండా తద్వారా కొత్త తరాలకు వాటి ప్రాముఖ్యత తెలియజేయడంలో ఇది సహాయపడుతుంది పశువుల ఆరోగ్య సంరక్షణ పోటీల కోసం రైతులు ఎద్దులకు ప్రత్యేకమైన శిక్షను ఇస్తారు ఇది పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది పోటీల సమయంలో ఎద్దులు చేసే శారీరక వ్యా వ్యాయామం వాటి శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆర్థిక ప్రోత్సాహం పోటీల ద్వారా గెలిచిన ఎద్దులకు మార్కెట్లో అధిక ధర లభిస్తుంది ఇది రైతులకు ప్రోత్సాహాన్ని కలిగించి పశు పోషణలో ఎక్కువగా ఆసక్తి చూపించేలా చేస్తుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు పోటీల సందర్భంగా నిర్వహించే ఉత్సావాలు స్థానిక వ్యాపారాలకు ఆదాయం వనరులుగా మారుతాయి వీటితో పాటు టూరిజాన్ని కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది సమాజ ఐక్యత గ్రామస్తులు కలిసి ఉత్సావాలను నిర్వహించడం ద్వారా సామూహిక చైతన్యం పెరుగుతుంది కుటుంబాలు స్నేహితులు కలిసి ఆనందాన్ని పంచుకునే అవకాశం కలుగుతుంది ఎద్దుల పెంపకంలో ఇబ్బందులు ఆర్థిక భారాలు ఎద్దులకు శిక్షణ ఇచ్చేందుకు మరియు పోషించేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది దీనిని చిన్న స్థాయి రైతులు భరించలేకపోవచ్చు వైద్య సేవల కొరత గ్రామీణ ప్రాంతాల్లో తగినంత పశు వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల పశువుల ఆరోగ్య సంరక్షణ కష్టతరం అవుతుంది అనైతిక పోటీలు కొన్నిచోట్ల ఎడ్ల పోటీలను అసాంఘిక రీతిలో నిర్వహించడం పశువుల పట్ల హింసాత్మక ప్రవర్తన చూపడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇది నియంత్రించాల్సిన అవసరం ఉంది సాంకేతిక పరిజ్ఞానం కొరత పశువుల ఆరోగ్యానికి మెరుగుపరిచేందుకు అవసరమైన ఆధునిక పద్ధతులపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం ఇబ్బంది కలిగించవచ్చు ముగింపు ఎడ్ల పోటీలు మన గ్రామీణ జీవన విధానానికి సంస్కృతి విడదీయరాని భాగం అయితే వీటిని చట్టబద్ధంగా పశువుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహించడం అనివార్యం ప్రభుత్వ పర్యవేక్షణ పశు వైద్య సదుపాయాలు మరియు రైతులకు అవగాహన కార్యక్రమాలు అందించడం ద్వారా పోటీలను సాంస్కృతిక వేడుకగా కొనసాగించవచ్చు సంస్కృతిని కాపాడుకుంటూ పశువుల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళేలా ఎడ్ల పోటీలు నిర్వహించడం మన బాధ్యతగా భావించాలి